గుడ్ మార్నింగ్ సార్ నేను రిషి వాళ్ళ మదర్ని మాట్లడ్తున్నాను సార్ అదే సార్ మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం బాబుని తీసుకుని వన్ వీక్ లీవ్ కావ వన్ వీక్ లీవ్ కావాలి సార్ లేదు సార్ నేను ఇక్కడ కూడా ట్యూషన్ చెప్పిస్తున్నాను ఓకే సార్ అవునవును అవునవును పోని త్రీ డేస్ ఇవ్వండి సార్ లీవ్ లేద్ లేదు సార్ చిన్నపటి నుంచి మొక్కుకున్న మొక్కు అందుకే వెళ్లాలి బాబుని తీసుకుని లేదు సార్ నేను ఇంటి దగ్గర నుంచి చదివిస్తాను లేండి సార్ ఫెయిల్ అవ్వకుండా చూసుకు సరే సార్ థ్యాంక్ యు